హలో చెప్పండి ఎవరు చెప్పండి మ్యామ్ వాళ్ళ మధర్నేనండి చెప్పండి ఏంటి బాగానే ఉందండి బట్ కొంచెం కఫ్ ఉంది అం అంతే తప్ప నా హెల్త్ అంతా బాగానే ఉంది ఏ ఏమైనా ప్రాబ్లమా హో ఫీవర్ అవునా జాగ్ర అంటే మేం కొంచెం దూరంగా ఉన్నామండీ వచ్చేడప్పుడు కొంచెం టైం పడుతుంది సో టేకేర్ ఒక హాఫ్ ఆన్ అవర్లో మేము అక్కడ ఉంటాము ఈ లోపల కాస్త ఏమైనా ఎనర్జీ డ్రింక్ ఇచ్చి కాస్త జాగ్రత్తగా చూడండి ఓకే మామ్ ఇప్పుడే వెంటనే కానీ ఆపాయింట్మెంట్ తీసుకుని వచ్చే దారిలో అపాయింట్మెంట్ తీసుకుని వస్తాం మ్యామ్ బట్ కొంచెం ఒక హాఫ్ ఆన్ అవర్ పడతుంది సో అప్పటి వరుకు కాస్త జాగ్రత్తగా చూడండి ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ మేము దగ్గరలో ఒక స్కూల్ ఎంట్రెన్స్లో ఉండగా మీకు కాల్ చేస్తాము అప్పుడు సెక్యూరిటీ గార్డ్కి ఒకసారి చెప్పండి వీలైనంత త్వరగా రావడానికి ప్రయత్నిస్తాం ఓకే మ్యామ్ థాంక్యూ ఫర్ ఇన్ఫోర్మింగ్ ఉంటాం